ఒక మంచి నర్తకుడు మరియు గొప్ప నర్తకుడి మధ్య ప్రధాన తేడా అనుభవం భావ ప్రట ప్రకటన నైపుణ్యం మరియు సాంకేతిక పరిపూర్ణతలో ఉంటుంది సాంకేతిక నైపుణ్యం ఒక మంచి నర్తకుడు సాంకేతికంగా ప్రావీణ్యం సాధిస్తాడు కానీ గొప్ప నర్తకుడు ప్రతీ భ భంగిమలో ప్రాణం పోస్తాడు భావప్రకటన గొప్ప నర్తకుడు కేవలం నాట్యం చేయడమే కాకుండా తన భావాలను ప్రేక్షకులకు లోతుగా చేర్చా చేర్చేలా వ్యక్తీకరిస్తాడు సంభాషణ నృత్యంలో అంటే కమ్యూనికేషన్ త్రూ డ్యాన్స్ అని అంటారు దీంట్లో ఒక గొప్ప నర్తకుడు కేవలం స్టెప్పులు చేయడమే కాదు కథను శక్తివంతంగా చూపగలగాలి సృజనాత్మకత అంటే కథ విన్యాసాలకు వ్యక్తికరణలో వేతికి నృత్యాన్ని మరింత గంభీరంగా మార్చగలగాలి ఆత్మ సమర్పణ అంటే గొప్ప నర్తకుడు తన కళలో పూర్తిగా ఓద్ ఒదిగిపోతాడు ప్రతి ప్ర ప్రదర్శనను ఓ అద్భుత అనుభూతిగా మార్చగలుగుతాడు ఈ అంశాలు ఒక సాధారణ నర్తకుడిని గొప్ప కళ కళాకారుడిగా తీర్చిదిద్దుతాయి